స్వయం సహాయక బృందం గురించి నా అభిప్రాయం ఏంటంటే స్వయం సహాయక బృందాలు మహిళలకు అనేక సేవలను అందిస్తున్నాయని చెప్పుకోవచ్చు స్వయం సహాయక బృందాలు గ్రామీణ మరియు వేద మహిళలకు సాధికారత కల్పించడానికి ఒక ముఖ్యమైన సాధనం అని నేను దృఢంగా నమ్ముతున్నాను మహిళలకు చాలా ప్రయోజనాలు దీని ద్వారా ఉన్నాయి మహిళలకు చిన్న రుణాలను అందించడం ద్వారా వారి సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి స్వయం సహాయక బృందాలు ఎంతగానో సహాయపడుతున్నాయి మహిళలకు సమాజంలో వారి స్థానాన్ని మెరుగుపరచడానికి మరియు వారి హక్కుల కోసం వాదించడానికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి విద్యా మరియు నైపుణ్యాల అభివృద్ధి కోసం స్వయం సహాయక బృందాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి మహిళలకు విద్య మరియు నైపుణ్యాల శిక్షణను అందించడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరచడానికి సహాయపడుతున్నాయి వ్యవసాయం మరియు అనుబంధ పరిశ్రమలకు మన ద్వారా కూడా వీరికి ఎంతగానో సహాయపడుతున్నాయి మహిళలు వ్యవసాయంలో చాలా కీలకపాత్ర పోషిస్తున్నారు వారు పంటలను పండించడం పశువులను పెంచడం మరియు ఆహారాన్ని ప్రోసస్ చేయడంలో చాలా ముందుగా ఉన్నారు చిన్న వ్యాపారులు మహిళలకు ఉపాధికి ఒక ముఖ్యమైన మూలం మహిళలు తరచుగా కిరాణా దుకాణాలు దుస్తుల దుకాణాలు మరియు హస్తకళ వ్యాపారాలవంటి చిన్న వ్యాపారాలను వారు వీటి ద్వారా నెరవేరుస్తూ ఉన్నారు అంతేకాకుండా సేవారంగంలో కూడా మహిళలు ముందుగా ఉన్నారు మహిళలు ఆరోగ్య సంరక్షణ మరియు విద్యా మరియు పర్యాటకం వంటి సేవా రంగాలలో కూడా చాలా ఉద్యోగాలను వీరు కలిగి ఉండడం ఎంతో గర్వకారణం మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో స్వయం సహాయక బృందం ఎంతగానో కీలకపాత్ర పోషిస్తుంది వ్యాపార నైపుణ్యాలలో వారికి శిక్షణ ఇవ్వడం అంటే మహిళలకు వ్యాపార ప్రణాళిక మార్కెటింగ్ మరియు ఆర్థిక నిర్వహణవంటి వ్యాపార నైపుణ్యాలను ఈ యొక్క స్వయం సహాయక బృందాలు అందిస్తున్నాయి మహిళలకు చిన్న రుణాలను అందించడం ద్వారా వారి సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి సహాయపడుతున్నాయి మహిళలకు వారి ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి మరియు విక్రయించడానికి కూడా ఈ స్వయం సహాయక బృందాలు చాలా సహాయం అందిస్తున్నాయి